నిద్ర చాలా ఇంపార్టెంట్ కాబట్టి డే మొత్తం వర్క్ చేసి త్వ త్వరగా పని పూర్తి చేసుకోని పడుకోవడానికే ప్రిఫరెన్స్ ఇస్తాము ఎందుకంటే నిద్రలేకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఎంత వర్కు ఉన్నా కానీ నైన్ ఎయిట్ కళ్ళా తినేయాలి వన్ అవర్ రెస్ట్ కొద్ది తీసుకున్నటుండి నిద్ర రావడానికి పెరుగు తీసుకోవడం కానీ ఇట్ల చిన్న చిట్కాలు తీసుకోని నిద్ర వచ్చేలా నిద్రైతే చాలా ఇంపార్టెంట్ కాబట్టి నిద్రపోయేలా చూసుకుంటాము నిద్ర ఎంత హెల్త్ ఇష్యూస్ రాదు నిద్ర బాగుండాలి ఎవరికైనా మంచిగా ఫస్ట్ ఇంపార్టెంట్ నిద్ర అందుకే మేమైతే త్వరగా పడుకోవడానికే ట్రై చేస్తాం పనంతా పూర్తి చేసుకోని